ఓకే నేను సత్యనారాయణని మాట్లాడుతున్నా ఏమున్నాయి స్పెషల్ ఏమున్నాయి నాన్ వెజ్ కావాలి

స్పెషల్ ఫుడ్ కావాలి చికెన్ చికెన్ బిర్యానీ గ్రీ గ్రీన్ చికెన్ చికెన్ పకోడీ

ఒకా ఎనిమిది ఫ్యామిలీ ప్యాక్లు కావాలి ఫ్రెష్గా ఉండాలి వేడి వేడిగా ఉండాలి

దాని పైన రిక్వెష్ట్మెంట్ ఏం ఇస్తారండి ఎగ్గు బాయిల్డ్ ఎగ్గు అట్లాంటివేమన్నా వస్తుందా ఓకే

ఓకే ఓకే ఒక ఎనిమిది ఫ్యామిలీ ప్యాక్లు కట్టండి పార్సిల్ కొద్దిగా ఒక కర్డ్ రైస్ కూడా కర్డ్ కర్డ్ రైస్ కర్డ్ కర్డ్ రైస్ ఎక్స్ట్రా సపరేట్ కర్డ్ రైసు ఒక స్వీటు కూడా కట్టండి అది పాయసం ఉంటుంది కదా అది

కట్టి పెట్టండి నేను వ్యక్తిని పంపిస్తా కార్లో బిల్ ఎంత అవుతుంది బిల్ ఎంత అవుతుంది మీరు నాకు బిల్ చేసి పంపిస్తే నా నెంబర్ కాల్ చేస్తే నేను గూగుల్ పే ఫోన్ పే చేస్తా పంపించేస్తా ఓకే ఓకే ఇదే నెంబరు రైట్ పంపిస్తాను పదిహేను నుంచి ఇంకో ఐదు నిమిషాలు ఎక్కువైనా పర్లేదు ఏం ప్రాబ్లమ్ లేదు మేం కూడా ఇంటికి రానీకి జర్నీలో ఉన్నాము కార్లో ఇంకొక పది నిమిషాలు పడుతుంది రావడానికి మేం ముందుక ముందుగానే బుక్ చేసుకున్నాం అందుకనే ఓకేనా ఓకే త్యాంక్ యూ